నాకు నచ్చిన వంటకం వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ గ్రిల్ దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నా తోటి సహచరులు నాతో తిరిగే మనోజ్ పవన్ అక్షిత్ మారుతి విష్ణు ప్రభాస్ అనిల్ ప్రశాంత్ వీళ్ళు అందరూ నేను చేసే చికెన్కి చాలా వీరాభిమానులు వారికి కూడా నేను నేర్పుతాను ఎలా అంటే ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ వెలిగించి దానిపై కుంపటి పెట్టి దానిలో నాలుగు రెండు టేబుల్స్పూన్ ఆయిల్ పోసి చికెన్ ఒక కిలో తీసుకొని మంచిగా కడు ఉప్పు వేసి పసుపు వేసి బాగా కడిగి నీళ్ళు పారబోసి అంతలోగా నూనె వేడెక్కే అంతలోగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని పెద్దది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నాలుగు రెండు నాలుగు పచ్చిమిర్చీలు తీసుకొని మోతాదులో కట్ చేసుకొని వేడి కాగుతున్న నూనెలో రెండు యా రెండు లవంగాలు నాలుగు మిరియాల పొడి నాలుగు మిరియాలు దంచి ఆ నూనెలో వేసి నాలుగు రెండు బగారా ఆకులు వేసి దాని తరువాత కొంచెం షాజీరా వేసి కొంచెం మరాఠీ మెంతి వేసి ఆ నూనెలో వేయించాలి వేయించిన తరువాత కడిగిన చికెన్ని శుభ్రం ప్ర శుభ్రపరచుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా నూనెలో వేస్తూ కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు తరువాత ఆ వేగిన చికెన్ దోరగా బంగారు రంగులోకి మా మారుతూ ఉంటుంది అది నూనెలోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉండాలి పూర్తిగా బంగారు రంగులో మారాక నూనె పైకి వచ్చాక అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలపాలి మళ్ళీ కలపాలి మళ్ళీ కలపాలి ఆ చికెన్ ఆ చికెన్ని అటూ ఇటూ జరిపి మధ్యలో వచ్చిన నూనెలో ఒక పెద్ద టేబుల్స్పూన్ వ అల్లం వేసి ఒక పెద్ద టేబుల్స్పూన్ అల్లం వేసి ఆ నూనెలో వేగించు వేగేలా చూసి ఒక రెండు నిమిషాలు వేగించి ఆ తరువాత మళ్ళీ ఆ చికెన్ని అలా ఇలా ఇలా అలా కలిపి ఆ చికెన్కి అల్లం ఫ్లేవర్ అంటేలా చేసి ఆ ఫ్లేవర్ ఇలా గాలిలో వస్తుంటే మన ముక్కులోకి వెళుతుంటే ఆ స్మెల్కే చికెన్ తినాలని అనిపించాలి అలా వేయించీ వేయించీ వేయించీ తదుపరి దాన్ని ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకొని ఐదు నిముషాల తరువాతి మళ్ళీ ఒక రెండు టేబుల్స్పూన్ రెండు టేబుల్న్నర స్పూన్స్ కారం వేసి కలర్ చూసుకోవాలి ఎర్రగా ఉందా ఎలా ఉందా చూసుకొని మీకు తగినంత కలర్ రానిచో మీరు మళ్ళీ దానిలో కలర్ వేయ కారం వేయగలరు అలా ఎలా కలిపీ కలిపీ కలిపీ కలిపీ కలిపీ కలిపీ కుక్ చేసుకోవాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ముక్క మెత్తబడుతుంది కారం బాగా పడుతుంది ముక్కకి ప్రతీ ఒక్క మసాలా దినుసు దానికి అంటుతుంది దాన్ని దింపే ముందు ఒక్క ఐదు నిముషాల ముందు గరం మసాల హోం మేడ్ గరం మసాల అలా అలా అలా అలా చల్లీ అలా అలా అలా అలా ధనియాల పొడి చల్లీ మళ్ళీ ఒకసారి అలా అలా అలా అలా కలుపుకొని పిడికెడు పుదీనా పిడికెడు కొత్తిమీర అలా అలా అలా అలా అలా అలా అలా అలా అలా చికెన్ మీద వేసి ప్లేట్ పెట్టేసి గ్యాస్ కట్టేసి గ్యాస్ క్రింద కట్టేస్తే సెట్టూ చికెన్ అయిపోతుంది